తొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై ఒకటి ఒక లక్ష ఇరవై మూడు వేల డెబ్భై ఒకటి ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు వెయ్యిన్ని ఎనభై ఒకటి ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఏడువందల తొంభై నాలుగు